మధ్యం సిగరెట్టు వాడకం యువతను చాలా నాశనం చేస్తుంది మనం ఈ మధ్యం సిగరెట్టును యువత నుండి దూరం చెయ్యడానికి మనం ఎవేర్నెస్ ప్రోగ్రాం చెయ్యాలి అలాగే కాలేజీల్లో స్కూళ్ళల్లో యూనివర్సిటీలలో లెక్చరర్స్ టీచర్స్ మరియు ప్రిన్సిపల్స్ వీళ్ళంతా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి హెల్త్ గురించి వీటివల్ల జరిగే నష్టం గురించి ఒక ఆరోగ్యమే కాకుండా ఒక కుటుంబం ఎలా నిర్వీర్యం అయిపోతుందో ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడడం వల్ల దాన్ని చాలా మంచిగా పిల్లలకి యువతకు నేర్పించాలి ఈ వాడకాన్ని తగ్గించడానికి గవర్నమెంట్ కూడా సహకరించాలి ఎవేర్నెస్ బోర్డ్లు పెంచాలి అలాగే హాస్పిటల్లో ఎక్కడైనా సరే మనం యువతను సిగరెట్ మధ్యపానంకి అలవాటు పడి పాడైన యువతలు మనం వారిని రిఫరెన్స్గా చూపిస్తూ నలు ఇంకొక ముగ్గురు నలుగురిని మనం ఎడ్యుకేట్ చెయ్యగలగాాలి